చెప్పండి అవునండి చెప్పండి

ఇక్కడ ఆల్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి అండి వెజిటేరియన్ ఉంటాయి నాన్ వెజిటేరియన్ ఉంటాయి చికెన్ మటన్ ప్రాన్స్ అన్ని ఫిష్ అన్ని దొరుకుతాయండి మా దగ్గర డెజర్ట్ దగ్గర నుంచి అన్నీ ఐస్ క్రీమ్స్ అన్ని దొరుకుతాయి చెప్పండి ప్రైస్ అంటే మటన్ బిర్యానీ ఫుల్ ఒక త్రీ హండ్రెడ్ ఉంటుంది అండి ఇంకా చికెన్ బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ ఒక కొంచెం సిమిలర్ ఉంటుంది అండి టూ హండ్రెడ్ అట్లా టూ ట్వంటీ అట్లా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ దానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అండి చెప్పండి డిస్కౌంట్ అనేది ఉంటుంది డిస్కౌంట్ అంటే ఇంకా మీరు వచ్చిన విధంగా ఉంటుంది అండి ఒక ఒక ఫుల్ తీసుకున్నా కానీ ఒక జంబో తీసుకున్నా దానిపైన ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అండి డెజర్ట్ మీద కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఉంది అండి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా దాని మీద కొంచెం డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది అండి టైమింగ్సా అండి మార్నింగ్ టెన్ ఏఎమ్ టూ ఈవెనింగ్ ఈవెనింగ్ ఒక ఎయిట్ పీఎమ్ అలా క్లోజ్ అవుతుంది అండి మా రెస్టారెంట్ టేస్ట్ మీరు తినడం చాలా మాకు అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్స్ ఉన్నాయి అండి రేటింగ్ మీరు వచ్చి చూసి చెప్పి టేస్ట్ మంచిగా ఉంటుంది అండి దాని గురించి ఆలోచించకండి మరి తిన్న తరువాత మీరు ఫ్యామిలీకి ఎప్పుడైనా రావచ్చు అండి మార మాల్లా మా రెస్టారెంట్లో ప్రతీ వీకెండ్స్లో చాలా కొంచెం రష్ ఉంటుంది అండి మీరు ఎప్పుడైనా రావచ్చు అండి ఓకే అండి ఏం లేదండి అట్లా ఓకే అండి మీరు వి విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ అండి థ్యాంక్ యూ